హలో నమస్కారమండి ఆయిల్ కావాలండి ద్రాక్ష రెండు కేజీలు మావిడికాయలు కావాలండి రెండు కేజీలు దానిమ్మకాయిలు రెండు కేజీలు దానిమ్మకాయిలు రెండు కేజీలు మావిడి కాయిలు రెండు కేజీలు బొప్పాయి కాయిలివ్వండి అవునండి చాలా తాజాగా ఉండాలండి కాయలనేవి ఇంకా ఇంకేమున్నాయండి ఇంకెమీ వద్దులేండి ఎంత అయ్యిందండి వాటికి అవునండి

ఇవ్వండి తగ్గించండి కొంచెం మరి అంత రేట్ అంటే అవునండి ఇవ్వండి సరే అండి అయితే ఇచ్చెయ్యండి ధన్యవాదాలండి